ఆంధ్రప్రదేశ్లో సందర్శకులకు వినోదాలు ఎంపికలకు అందించే ప్రసిద్ధి ప్రకారాలు ఇంకా అలంకారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు పార్కులు వారు పాడే పాటలు జూలు అమెజాన్ మ్యూజియాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు రాజమండ్రిలో ఉన్న పా మ్యూజియం పార్క్ కాకినాడలో ఉన్న లైట్హౌస్ మనకి ఇంకా ప్రతీ చోట ఉన్న పార్కుల్లోని వినోదాలకు ఎంతో ఉపయోగపడతాయి లైట్హౌస్ దగ్గర జరిగే ఎన్నో వినోదాలు మనం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది పార్కుల్లో జరిగే లోకల్ పరికరాలు ఆటలు వినోదాలు మనం ఎప్పుడు వినవచ్చు జూల్లో జరిగిన జూలో జరిగిన ఎన్నో పాటలు అముల్యమైన పాఠాలు కూడా మనం నేర్చుకోవచ్చు ఆంద్రప్రదేశ్లో సందర్శకులకు వినోదాలు ఎంపిక చేసుకోవడానికి రకరకాల ప్రాంతాలు అయితే ఉన్నాయి దీని ద్వారా మనం ఆహ్లాదకరంగా వినడానికి ఆడటానికి ఎన్నో అనుభూతులు పొందడానికి ఈ ఆంధ్రప్రదేశ్ సందర్శకులు వినోదాల ఎంపికకు మనము ఎంతో ఆనందంగా వినవచ్చు